నేను ఒక వాచ్ కొన్నాను అండి అమెజాన్ నుంచి రెండు వేల రూపాయలు అది రెండు వేల రూపాయలు అయితే మంచిగా పని చెయ్యాలి కదా మంచిగా పని చెయ్యలేదు అండి బ్యాటరీ సరిగ్గా పని చెయ్యలేదు లైట్ సరిగ్గా పని చెయ్యలేదు మనీ తీసేసుకున్నారు మంచిగా పని చెయ్యలేదు అండి వాచ్ ఇప్పుడు ఏం చెయ్యాలి తిరిగి ఇచ్చేస్తారా లేకపోతే రిటర్న్ పెట్టాలా ఏంటి అర్థంకాలేదు దరిద్రంగా ఉందండి వాచ్ రెండు వేల పెట్టి ఏం పని చెయ్యకుండా ఏంటండీ మీరు